నేను అయితే చిన్నపటి నుంచి లీ చాలా రకాల పెయింటింగ్లు కాని చాలా రకైన బొమ్మను అయితే దించడానికి అయితే ప్రయత్ని ప్రయత్నించేవాడిని చిన్నప్పుడు బట్ అదే ఒక నా టాలెంట్ అనుకోని నేను అయితే ప్ర ఇప్పుడు కూడా అలానే బొమ్మలు గీస్తూ మంచి ఉత్తమ పెయింటింగ్ వర్కర్గా నిలిచి ఉన్నాను మా గ్రామంలో ఉన్నంత వరకు అండ్ ఇప్పుడు నేనైతే ఒక మంచి పెయింటింగ్ వేయాలని అని అన్ కు అనుకోని దాని పూర్తి చేయడానికైతే ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే దృష్టి పెట్టి వారం లోపే కంప్లీట్ పూర్తి చేయడానికైతే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఎంత పెద్ద డిజైన్ అయినా కాని ఎంత పెద్ద పని అయినా కాని నాకైతే ఒక వారం రోజులు గడువు ఉంటే ఆ వారం రోజుల గడువులలోనే నేనైతే ఎలాంటి చిత్రాన్ని అయితే చూస్తానో అలాంటి చిత్రాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలా దించగలుగుతాను ఎందుకంటే నేను అంతే చిన్నప్పటి నుంచి అంతర దృష్టితో నేను నేర్చుకున్న పనిని పని అని అనుకోను నా మనస్ఫూర్తిగా చేసే పని కాబట్టి అది నా మనస్సుతోనే చేస్తా కాబట్టి అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా నేనైతే చేయగలుగుతాను నేనైతే ప్రెజంట్గానైతే చేసిందైతే ఒక కృష్ణుడి బొమ్మను అయితే దించాను నేను ఆ ఆర్ట్ను అయితే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా బ ఇప్పటికైతే నేను ఆ ఆర్ట్ని ఒక వారం రోజుల్లోనే నేను కంప్లీట్ చేశాను చిన్నప్పుడు అయితే అలాంటి డిజైన్ చేయడానికైతే చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను చాలా డిజైన్లు పోగొట్టాను అంటే కొంచెం కొంచెం తప్పులు చేసాను చిన్నప్పుడు బట్ ఇప్పుడు అలాంటి తప్పులు కొంచెం కూడా చేయకుండా ఆ డిజైన్ని ఒక వారం రోజుల్లో అప్పుడు చేసేవాడిని ఇప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులలోనే కంప్లీట్ చేస్తున్నాను అంటే దీని బట్టి మనం ఏమనుకోవచ్చునంటే మనం ఇంత దృష్టి పెట్టి చేస్తే అంత పర్ఫెక్ట్గా అంత తక్కువ టైంలో పూర్తి చేస్తాం అని అయితే అనుకుంటున్నాను సో దీనినైతే ఒక మూడు రోజుల్లో నైతే పూర్తి చేసాను సో ఇలాంటి పెయింటింగ్ వర్క్ అయినా నేను ఒక వారం రోజుల్లోన చేయగలుగుతాను అని అయితే అనుకుంటున్నాను సో మనం దృష్టి పెట్టి పనిచేయడం వల్ల ఎంత పెద్ద పని అయినా సులభంగానే అయిపోతుంది అని అయితే నేను చెప్తున్నా